మేము నలుగురము కలిసి స్థానిక ఇండోర్ గేమ్స్ ఎంజాయ్ చేసేవి ఏంటి అనగా ఒకటి క్యారమ్స్ ఆడ్డం నరుగురము కలిసి పోటాపోటీగా క్యారమ్స్ ఆడుకోవడం కానివ్వండి లేకపోతే స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుకోవడం కానీవ్వండి లేదా పచ్చీస్ ఆడుకోవడం కానీవ్వండి లేదా మొబైల్ సెల్లో లూడో ఆడుకోవడం కానివ్వండి కాకపోతే ఇంకా దీనికంటే మంచిగా అంటే చిన్నపిల్లలతో ఆట వస్తువులలో ఇట్ల కు ఆడుకోవడం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేం